మా నగరంల మీ రెస్టారెంట్ల గురించి అయితే ఫస్ట్ శ్రీ కన్య కంఫర్ట్ దాని గురించి చూసి ఆర్డర్ చేసే ముందు ఆ వాటి రేటింగ్లు అవి చూసి కాస్ట్ ఎక్కువ ఉన్నాయా దీని మీద ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాడా లేదా అని చూసుకున్న మేము చూసుకుంటూ గూగుల్లో చూసుకుని అవి మనకు వచ్చిన దానికి అయితే ఒకటి లేదు అంటే ఇంకా వేరే వేరే బ్రాంచ్లు ఉంటాయి కదా ఆ బ్రాంచుల్లో చూసుకొని ఆర్డర్ చేసుకోవడమే ఆర్డర్ చేసుకున్నాక అది మనకు ఫుడ్ బాగానే వస్తే ఓకే లేదు అంటే మళ్ళా జొమాటోలోకి వెళ్ళి మనం ఆ ఆర్డర్ పెట్టుకున్న దానికి చాట్ చేసే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇలా ఫుడ్ బాగాలేదు అంటే దే ఏంటి ప్రాబ్లం అంటే ఫుడ్ తక్కువ వచ్చిందా ఏమి తక్కువ వచ్చింది అని అడుగుతారు ఫుడ్ తక్కువ వచ్చింది అంటే సారీ చెప్పి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి కొంచెం వేరే దానికి ఏదన్న పర్సంటేజ్ తగ్గించి ఇస్తాడు ఇది నేను గూగుల్లోనే తెలుసుకున్న ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేయడం ఆర్డర్ పెట్టుకోవడం అనేది